పట్టణ ప్రాంతాల్లో ఆడే ఆటలు బాస్కెట్ బాల్ వాలీబాల్ చెస్ క్యారమ్స్ ఇవి మాత్రమే ఆడుకుంటారు అదే పల్లెటూర్లలో అయితే కర్రా బిల్లా తొక్కుడు బిల్ల గోలీలు కళ్లగంతులు ఇవన్నీ ఆటలు ఆడుకుంటు ఉంటారు మనం ఇక్కడ యూస్ చేసే బా బ్యాట్మెంట్స్ బాల్స్ అవన్నీ అక్కడ ఉండే కర్రలతోటి చెట్లలలో నుంచి వచ్చే పెద్ద పెద్ద కర్రలతోటి వాటితోని చేసుకుని ఆటలు ఆడుకుంటు ఉంటారు అక్కడ గోళీలు కర్రలు అవన్నీ బాగా దొరుకుతాయి కాబట్టి అక్కడ గోలీలు కర్ర ఆటలు ఎక్కువ ఆడుతు ఉంటారు అమ్మాయిలు అందరు కలిసి కళ్ళగంతలతో తొక్కుడు బిళ్ళా ఇవన్నీ ఆడుతూ ఉంటారు అక్కడ ఆడడానికి కూడా స్పేస్ ఉంటుంది కాబట్టి ఆడుకోవడానికి వీలుగా ఉండడానికి ఆడడానికే చూసుకుంటు ఉంటారు ప్రతిరోజు అక్కడ ప్రతిసారి కొత్తకొత్త ఆటలు కనిపెడుతు ఆడుకుంటు ఉంటారు ఖోఖో మరియు కబడ్డీ అలాంటివి పెద్దలు కలిసి ఆడతారు కాబట్టి అక్కడ బాగుంటుంది కొంత టౌన్లో అయితే మనకి ఎక్కువగా స్పేస్ అవన్నీ ఏమి ఉండడం ఉండడం ఉండదు కా కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువ ఆటడుతు ఉంటారు అంటే ఇళ్ళల్లో మనం ఇన్ డోర్లో మాత్రమే ఆడుకోవాల్సి ఉంటుంది బయటకి స్కూల్స్కి వెళ్తే గ్రౌండ్లలో మాత్రమే ఉంటుంది అదే అయితే పల్లెటూర్లో ప్రతిసారి ఎక్కువ ప్లేసులు ఉండటం వల్ల అక్కడ ఆడుకోవడానికి వీలు ఎక్కువగా ఉంటుంది అక్కడ ప్రతి చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ దాకా ప్రతి ఒక్కరు ఆడుతు పాడుతు ఉంటారు పంట పొలాల్లో ఆడుకుంటు ఉంటారు ప్రతిసారి ఇలాగే చేస్తు ఉంటారు కాబట్టి అక్కడ కొంచెం ఆడుకోవడానికి వీలుగా ఉంటుంది ఆడుకోవడానికి ఎక్కువ ఆనందం కలిగి ఉంటుంది అక్కడ ఆడుకోవడానికి ఎక్కువ తోడ్పడుతు ఉంటారు కాబట్టి ప్రతిసారి ప్రతి ఒక్క సారి ఏదో ఒక గ్రామ పోటీలు జరుపుతు ఉంటారు అక్కడ ఆడుకోవడానికి విన్ అయిన వాళ్ళకి మంచి మంచి బహుమతులు ఇస్తు ఉంటారు అలాగే టౌన్లలో అయితే మనకి ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి మాత్రమే టోర్నమెంట్స్ అవన్నీ జరుగుతు ఉంటాయి పల్లెటూర్లలో ఎక్కువ జరుగుతు ఉంటాయి